తిరుమలై కృష్ణమాచార్య బికేయస్ అయ్యంగార్ కే పట్టాభి జాయిస్ ఆర్ షాచ్ జాయిస్ టికేవి దేశికాచార్ స్వామి శివానంద సరస్వతి మహర్షి మహేశ్ యోగి పరమహంస యోగానంద స్వామి వివేకానంద బాబా రాందేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జగ్గీ వాసుదేవ్ స్వామి రామ స్వామి సత్యానంద సరస్వతి స్వామి సచ్చిదానంద విష్ణు చారణ్య గోష్ భావేష్ బ్రిమినాతల్